ఆదిలక్ష్మి గారు మీ గురించి చెప్పండి ఓకే సార్ నా పేరు ఆదిలక్ష్మి సార్ నేను వచ్చేసి మాది మా నేటివ్ వచ్చేసి కడప జిల్లా సార్ అక్కడ మేము పుట్టి పెరిగింది అంత అక్కడేను తర్వాత వచ్చేసరికే మా నాన్నగారు ఒక ఆర్టీసీలో ఎంప్లాయర్గా పనిచేసేవాళ్ళు వారు వచ్చేసి మమ్మల్ని ఎలా పెంచారంటే అంత పద్ధతిగా పెంచారు సార్ కనీసం మాకు ఇది కావాలి అన్న ఆలోచన లేకుండా అన్ అంటే ఇది పిల్లలకు అవసరమని తనకు తానుగా తెలుసుకుని తెచ్చేవాడు అనమాట ప్రతి విషయంలోను ఏదైనా సరే ఇది మేము ఇది కావాలి నాన్న అని అడిగే ఛాన్స్ కూడా మాకు మా నాన్నగారు ఇచ్చేవారు కాదు ఎందుకంటే అడగక ముందే తెచ్చి మా ముందు పెట్టేవాళ్ళు కాబట్టి ఇంక మాకు ఆ అవసరం కూడా వచ్చేది కాదు కాబట్టి మాకు ఏ చీకు చింత లేని చిన్న సంసారం అన్నట్టు మేం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం చదువుల్లో అంటారా చదువుల్లో అంటే టాప్ వన్లో కాకుండా టాప్ ఫైవ్లో ఒకరుగా ఉండటం అలవాటు అయిపోయింది మాకు మా తమ్ముడు వచ్చే మా అక్కగా మా అక్కగారు అలాగే చదివేవాళ్ళు నేను అలాగే చదివేదాన్ని మా తమ్ముడు అలాగే చదివేవారు సెవెంత్ క్లాస్ వరకు నేను టాప్ ఫైవ్లో ఒక్కరిగానే ఉండేదాన్ని సార్ తర్వాత ఎయిత్ క్లాస్కి వచ్చాక నాకు కొంచెం మ్యాథ్స్ అంటే భయం అనేది ఏర్పడిపోయింది ఆ మ్యాథ్స్ సబ్జెక్టు వల్ల నేను చాలా వరకు భయం అనుభవించ భయం వేసేది నాకు తర్వాత మా నాన్నగారు ఏం భయం లేదమ్మా ఒక తెలుసుకుంటూ పోవడమే మ్యాథ్స్ అంటేను ఇది ప్రతి దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవడమేను ఇది సాల్వ్ చేసినట్టు అయితే నువ్వు లైఫ్లో కూడా ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోగలవు అన్న ఒక ఇది నేర్పించారు మాకు దాని పరంగా నేను పూర్తి టోటల్గా కంప్లీట్గా నేనయితే గాన భయం పోయిందని చెప్పలేను కాని చాలా వరకు అయితే నెగ్గుకుంటూ వచ్చాను ఆ విధంగా వచ్చేసరికే టెన్త్ క్లాసు చిన్నగా కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇంటర్కు చేరాను నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది సైన్స్ పరంగా నేను అందరూ ఎంపీసీ తీసుకోమన్నా నేను సైన్స్ సబ్జెక్ట్ ఎక్కువగా ఇష్టపడేదాన్ని కాబట్టి నేను సైన్స్ చూస్ తీసుకోవటానికి నేను ఇష్టపడ్డాను అలాగే ఇంటర్లో బైపీసీ చేరాను సార్ బైపీసీ చేరిన తర్వాత ఒక త్రీ మంత్స్ మూడు నెలలు పాటు కాలేజీకి వెళ్ళాను తర్వాత ఏదో పెళ్ళికని వచ్చారు మా బంధువులు వచ్చి మమ్మల్ని చూడటం తర్వాత మేం మీ అమ్మాయిని చేసుకుంటామని చెప్పటం కాని ఆ విధంగా జరిగి మాకు ఒకటే కాలేజీలోనే పెళ్ళి అయిపోయింది తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆ మాది కడప డిస్టిక్ నుంచి నేను ఇక్కడ నెల్లూరు జిల్లా కావలికి రావడం జరిగింది ఇక్కడకి వచ్చిన తర్వాత ఆ ప్రపంచం వేరు ఈ ప్రపంచం వేరుగా ఉండేది తర్వాత వచ్చేసి ప్రతిదీ అంటే అక్కడికి ఇక్కడికి చాలావరకు వేరియేషన్లోనే ఉండేది అక్కడ అమ్మా నాన్న మనకు పని అంటే ఏమిటో తెలియకుండా పెంచేవాళ్ళు నేను చేద్దామన్న పని ఉండేది కాదు ఎందుకంటే మా మా పేరెంట్స్ వచ్చేసి మాకు అప్పుడు కుళాయికి నీళ్ళు వచ్చేవి నాలుగు గంటలకు వచ్చేవి కాబట్టి ఆ పని నాలుగు గంటలకు లేస్తే కాని మాకు మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేవి అనమాట ఆ విధంగా తెల్లారుజామున వచ్చేది కాబట్టి చీకటితోనే పని అంత చేసేసే వారు మేము లేచేసరికి పని అసలు ఉండేది కాదు కూడాను మేం చేద్దామన్న ఉండేది కాదు అని ఇక్కడ అన్నిటికి పూర్తి విభిన్నంగా ఉండేది ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద సంసారం సార్ అందరూ ఒక ఇంటి నిండా జనాలు పదహారు మంది ఉండేవాళ్ళు ఇంట్లో పదహారు పదిహేడు మంది ఉండేవాళ్ళు అందరికి వండటము అందరికి బాగోగులు చూడటం అన్ని చెయ్యటం చిన్నగా అలవాటు చేసుకున్నాను ప్రతీది పర్టిక్యులర్గా ఇంతమంది ఉన్న ఇల్లు అంటే గాన ఒకొక్క చిన్న అపోహలు అపార్థాలు అన్ని ఉంటాయి అవన్నీ వాటిని ఎలా అధిగమించాలి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రతీది మనకు తెలియని ప్రదేశం మనము కొత్త వాళ్ళు కొత్త అందరూ ఒక ఒకే విధంగా ఉండరు వాళ్ళు చెప్పేదాన్ని మనం తీసుకోవడం మనం చెప్పేదాన్ని అవతలి వాళ్ళు తీసుకోవటం రెండిట్లోనూ వేరియేషన్ ఉంటుంది ఆ విధంగా అన్నిటికీ స్ట్రగుల్స్ అవుతూ స్ట్రగుల్లోనూ కూడా పెద్దగా మనం మనం చెప్పే విధానం ఏమన్నా అవతల వారికి రీచ్ అవ్వలేదా ఏమన్న ఒక ఇది మీద ఉండేదాన్ని కాబట్టి నలుగురు ఆడపడుచులు ఉన్నప్పటికీ ఏరి ఎక్కడ ఏ మేము అంతా కలిసి ఒక తల్లి కూతుళ్ళ లాగే ఉండేవాళ్ళం నలుగురు ఆడపడుచులతో కూడాను తర్వాత వచ్చేసి మా వారి పట్ల కూడాను ఎక్కడ ఏ రిమార్కు ఉండేది కాదు తర్వాత పోను పోను వచ్చేసరికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మేము మా అత్తవారికి మా వారికి కొంచెం మనస్పర్థలు రావడం జరిగింది ఇంకా మనస్పర్ధలు తోటి మేము ఇంక మా అత్తగారైతేనేమి మా పిల్లలు అయితేనేమి మేము వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాము ఇంక వేరుగా ఉండదలచి మేం వేరేగా వచ్చేసాము వేరేగా వచ్చేసిన తర్వాత మా వారికి ఏదైనా కాని పెద్దలు అనే ఆపులు ఉండటం ఒక ఇదిగా అలవాటు పడ్డ నాకు ఇదంతా కొత్త కొత్తగాను అనిపించింది కాని వద్దనీ చెప్పాను లేదు వాళ్ళు మనం మన మనల్ని వాళ్ళు వద్దనుకుంటున్నపుడు మనం ఉండటం అంత సబబు కాదు అని ఆయన నాకు సర్ది చెప్పడం జరిగింది ఆ విధంగా మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి వేరే కాపురం పెట్టడం జరిగింది వేరే కాపురం పెట్టిన తర్వాత ఫస్ట్ బాగానే ఉన్నారు మా మంచి చెడ్డలు బాగోగులు అన్ని చూసుకోవడం ఆయనే అలవాటు చేసుకున్నారు పోను పోను ఇంక పెద్దలు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తానే పెద్దవాడయ్యాడు నన్నెవరూ ఇంకా ప్రశ్నించే వాళ్ళు లేరన్న ఒక ఒక తీరుకు వచ్చేసాడు తర్వాత ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వల్ల ప్రతి ఒక్కరూ ఆయన ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక్కడు కూడా సా అందరూ చెడు స్నేహలు మరిగి తర్వాత ఆ విధంగా ఆయన వచ్చేసి పూర్తిగా మద్యానికి బానిస అవ్వటం జరిగింది తర్వాత వచ్చేసి బా మద్యానికి బానిస అవ్వటం తర్వాత వ్యాపారం సరిగా నడవకపోవడం ఈయన వ్యాపారానికి పోకపోవటము ఆ వ్యాపారం సరిగ్గా జరగకపోవటము రెండు రావటం మొదలు పెట్టాయి తర్వాత మా కుటుంబం కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటం జరిగింది అలాంటి టైంలో ఆయనే కాకుండా ఒకరి మీదే భారం పడకుండా ఇద్దరం కలిసి చేస్తే ఆయన పరంగా నా పరంగా కాస్త ఇంటికి కుటుంబానికి కాస్త ఆసరాగా ఉంటుందని నేను కొంచెం బయట పనులకి వెళ్ళటం ఇవన్నీ అలవాటు చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పిల్లలకు ఏం కావాలో మా నాన్నగారు ఎలా చూసేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఇది కావాలి మంచి వాళ్ళకు మంచి భోజనము మంచి భవిష్యత్తును ఇస్తేనే కదా వాళ్ళు చదువుకోగలరు వాళ్ళు కూడా పైకి రాగలరు అని ఒక ఉద్దేశం మీద వాళ్ళకు కావాల్సింది అందించవలసిన బాధ్యత మన పెద్దలుగా మన తల్లిదండ్రులుగా మన మీద ఉంది కాబట్టి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కాని బుక్స్ కాని తర్వాత వచ్చేసి వాళ్ళకు ఏమైనా కావాల్సిన వస్తువులు కాని ఏమైనా సరే వాళ్ళకు కావాల్సిన సామాగ్రి అంత సమకూర్చడమైతే అలవాటు చేసుకున్నాను వాళ్ళకు ఇది యూనిఫార్మ్ కాని బుక్స్ కాని మనం ఎలాగైనా ఉండవచ్చు మన పిల్లలు నలుగురిలోకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి బాగా నీట్గా ఉండటం కాని ఇవన్నీ అలవాటు చేశాను తర్వాత వచ్చేసి వాళ్ళు చదువుకో చదువులో కూడా వెనక పడకుండా ట్యూషన్కి పంపించడం తర్వాత వచ్చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో పెట్టాలన్న ఒక ఉద్దేశం మీదనే ఆలోచనతోనే ఉండేవాళ్ళము తర్వాత కొద్దిరోజులుకి మా వారికి ఆరోగ్యం క్షీణించినప్పటికీ అప్పటి నుంచి కాస్త ఆయన తాగుళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అన్ని తగ్గించేశారు కాని అయినప్పటికీ ఆయన ఇంక వ్యాపారం చేయలేని పరిస్థితికి వచ్చేశాడు అయినప్పటికీ ఎక్కడ ఏమే కాని తగ్గకుండా ఆయన చేయలేకపోతేనేమి ఒక నాడు ఆయన చేసినప్పుడు మేమందరం ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు ఆయన చేయలేకపోతే మేము అందరం ఉన్నాం కదా అని ఒక ఉద్దేశం మీద నేను బయట చిన్న చిన్నపాటి ఉద్యోగం చేయటం మొదలు పెట్టానండి ఈ ఉద్యోగం ద్వారా పిల్లల్ని భర్తని రెండిటిని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వచ్చాను ఆ తర్వాత వచ్చేసి మంచిగా నా కొడుకుని నా కూతురుని ఒక పొజిషన్లో వాళ్ళంటూ ఒక ఏదైనా కాని అభివృద్ధిలోకి వస్తే నాకు అంత కన్నా ఇంకేమీ లేదు చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని నా కూతురు ఒక మంచి ఉద్యోగస్తురాలు అవ్వాలని నేను ఆశపడుతున్నాను తర్వాత వచ్చేసి నా కొడుకు వాడి భవిష్యత్తు కూడా బంగారు బాట వేసుకోవాలని నేను ఆశపడుతున్నాను సార్ తర్వాత వచ్చేసి నా కూతురికి ఒక మంచి సంబంధం చూసి ఒక భాగస్వామిని ఏర్పాటు చేయాలన్నది నా కోరిక నా కొడుక్కి కూడా అలాగే వాడికి వృత్తిపరంగా కాని సపోర్ట్గా ఉండే ఒక అమ్మాయిని తెచ్చి పెళ్ళి చేసి వాడి భవిష్యత్ని బంగారు బాట వేయాలన్నది నా ఆశ అలాగే చేయాలనే ఉన్నాను అలాగే చేస్తాను కూడాను ఎక్కడ ఎలాంటి నేను ప్రలోభాలకు లోబడను పిల్లల్ని అయితే మాత్రం నా జీవిత ధ్యేయమే అది సార్ పిల్లల్ని నేను సక్రమంగా ఒక స్థాయిలో నిలబెట్టిన రోజే నేను ఒక ఆదిలక్ష్మిగా నిలబడ్డట్టు లెక్క నా సంసారాన్ని ఎలాగైతే నెట్టుకుంటూ వచ్చానో అలాగే నా పిల్లల్ని కూడా నిలబెట్టి వాళ్ళను ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చెయ్యాలని ఆశతో ఉన్నాను సార్ ఇది నాకు ఆశ కావచ్చు ఇది నా బలమైన కోరిక సార్ అలాగే నిలబెడతాను అలాగే నిలబెడతాను కూడాను సార్ థ్యాంక్ యూ సార్